మా విలేజ్ మంచిర్యాలలో పంటలపై ప సాధారణంగా పంట పురుగులు దాడి చేస్తూ ఉంటాయి అలాగే అవి మేమైతే మాత్రం పెస్టిసైడ్స్ కానీ నేచురల్గా ఉండే ఎరువులు కానీ యూజ్ చేసి వాటిని దూరం చేస్తాం పంటకి ఆ రకంగా మేము నష్టాన్ని కలిగిం కలిగించకుండా చూసుకుంటాం అలాగే పెస్టిసైడ్స్ కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు సో నేచురల్గా కూడా యూజ్ చేస్తూ ఉంటారు